ఇతర నక్షత్రాలకు పాలపుంతలకు దూరాన్ని మనం కాంతి సంవత్సరాలు మరియు పార్సెక్లను ఉపయోగిస్తారు నక్షత్రాలు భూమి నుండి మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కిలోమీటర్లలో అంత పెద్ద దూరాన్ని వ్యక్తీకరించడం సౌకర్యంగా ఉండదు